ఖచ్చితంగా నేను చేసినా గుర్తుండి పోయే క్లైంబింగ్ ట్రిప్పు గురించి నాకు ఒక కథ ఉంది నేను ఒక చిన్న పట్టణంలో పెరిగాను అక్కడ ఎతైన కొండలే లేవు కానీ నేను ఎల్లప్పుడు కొండలను ఎక్కడానికి ఇష్టపడ్డాను నేను పెరిగే కొద్దీ నేను కొండల గురించి ఎక్కువగా చదవటం మరియు తెలుసుకోవటం ప్రారంభించాను చివరికి నేను ఒక ట్రిక్కింగ్ గ్రూప్లో చేరాను మరియు కొండలను ఎక్కడం ప్రారంభించాను ఒకరోజు మా గ్రూప్ మేఘాల మధ్యలో ఉన్న ఎత్తైన కొండను ఎక్కడానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం ఇది నాకు చాలా కష్టమైన ట్రిప్ కావచ్చని నాకు తెలుసు కానీ నేను దీన్ని చేయాలనుకున్నాను మేము కొండను ఎక్కడం ప్రారంభించాము మరియు చాలా త్వరగా ఇది చాలా కష్టమైనదని నాకు అర్థమైంది గాలి చాలా చల్లగా మరియు గాలి చాలా లేదా చాలా ఎక్కువగా ఉంది నేను చాలా భయపడ్డాను కానీ నేను ఏమి చేయాలి అనే దానిపై దృష్టి పెట్టాను మేము చాలా సమయం కష్టపడి పని చేసాము చివరకు మేము కొండ చివర శిఖరం చేరుకున్నాము అది ఒక అద్భుతమైన అనుభవం మేము శిఖరం నుండి చూడగలిగిన దృశ్యం అద్భుతంగా ఉంది మేఘాల కింద మేము చాలా దూరం చూడగలిగాము ఆ ట్రిప్పు నుండి నేను చాలా నేర్చుకున్నాను నేను నా సొంత సామర్థ్యాలపై నమ్మకం పెట్టాను మరియు భయాన్ని అధిగమించడం ముఖ్యం అని నేర్చుకున్నాను నేను ఎప్పటికి ఆ ట్రిప్ మరియు ఆ అనుభవాన్ని మర్చిపోలేను ఆ ట్రిప్ నాకు కొన్ని మార్గాలలో నా భయాన్ని అధిగమించడంలో సహాయపడింది మొదట నేను నా సొంత సామర్థ్యాల పై నమ్మకం పెట్టాను నేను చాలా కష్టమైన ట్రిప్పుని చేయగలిగాను అది నాకు చాలా సామర్థ్యం ఉందని చూపించింది రెండవది నేను భయాన్ని అధిగమించడం ముఖ్యం అని నేర్చుకున్నాను నేను భయపడినప్పటికి నేను దానిని అధిగమించగలిగాను ఇది నాకు భయాన్ని అధిగమించగలను అని నమ్మడానికి సహాయపడింది ఆ ట్రిప్పు నాకు ఒక ముఖ్యమైన అనుభవం ఇది నాకు చాలా నేర్పింది మరియు నేను దానిని ఎప్పటికి మర్చిపోలేను